నేను స్కెచ్ లేదా కలర్ పెన్సిల్ డ్రాయింగ్ చేయడం ఆసక్తిగా భా భావిస్తాను ఖాళీ సమయం దొరికినప్పుడు క్రొత్త క్రొత్త కళా రూపాలను సృష్టించడం నాకు ఎంతో ఇష్టం నా ఆర్ట్ కెరీర్కు సంబంధించి నేను నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాను వాటిని సాధించడానికి కళ ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతాను నేను ప్రేరణగా నిలిచే కళాకారులను గమనిస్తూ వారి శైలి నుంచి నేర్చుకుంటాను నా ప్రత్యేకమైన శైలిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను నా కళా లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతిరోజు కాస్త సమయం వెచ్చించి ప్రాక్టీస్ చేస్తాను మీరు కూడా మీ కళలు లక్ష్యాలను సాధించడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తారు